హలో హలో నేను త్రీ టౌన్ ఎస్ ఐని మాట్లాడుతున్నానండి వీణాయేనా మాట్లాడేది ఎక్కడ ఉంటారండి ఇప్పుడు ఎక్కడున్నారు మేడం మీరు మీరు ఒకసారి అర్జెంట్గా స్టేషన్ దగ్గరకి వస్తారా త్రీ టౌన్ దగ్గరకి మొన్న ఏ టీ ఎం దగ్గర దొంగతనం జరిగిందండి దాంట్లో దాంట్లో ఇద్దరిని పట్టుకున్నాం మూడో వాడు దొరకలేదు కోనేరు బజార్ సీ సీ ఫుటేజ్ చూస్తే మిలాగే ఉన్నారు అమ్మా ఓసారి స్టేషన్ దగ్గరకి రండి మీలాగే ఉంటే ఓసారి ఎంక్వైరీ చేసి పంపిస్తాము మిమ్మల్ని స్టేషన్ దగ్గరకి రావడానికి భయపడుతున్నారు ఎందుకండి మీరేమి చేయలేదు కదా ఒకవేళ మీరు అయితే బెయిలు అవి పెట్టుకుందురు మీరు ఎందుకు రారండి మీరు తప్పు చేయలే కదా ఎందుకు భయపడుతున్నారు మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి వెళ్ళండి మీ వాళ్ళని తీసుకోని ఇరవై నాలుగు గంటల్లో మీరు స్టేషన్లో ఉండాలండి లేదంటే ఇంటికి వస్తాం మేము